ఎవరండి అవునండి మా అబ్బాయికి కొంచెం హెల్త్ బాలేదు అందుకని మేము పంపించలేదు అవునండి నేనే కొంచెం నైట్ నుంచి బాగా కోల్డ్ ఫీవర్ వచ్చింది అని నేను పంపలేదండి అవునండి పంపిద్దాం అని అనుకున్నాం వెళ్తాను అని రెడీ అయ్యిండు కానీ మళ్ళీ ఎక్కడైన పడిపోతాడు కళ్ళు తిరిగి అని మేము పంపలేదండి నైట్ వచ్చింది అండి బాగా కోల్డ్ అయ్యింది కోల్డ్ అయ్యి హెడ్ఏక్ వస్తుంది మమ్మీ అన్నాడు ఫీవర్ వచ్చింది అండి తీసుకున్నాడండి ఇప్పుడే లైట్గా ఫుడ్ తీసుకుని మిల్క్ బ్రెడ్ తీసుకుని టాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు లేదండి మాకు ఇవ్వన్నీ తెలియదు అండి చెప్పాలా అండి తప్పకుండా క్లాస్ టీచర్కి మరి ఫోన్ చేసి ఓకే అండి నేను మా వారికి చెప్పి చేయిస్తాను అండి వాళ్ళ క్లాస్ టీచర్కి సరే అండి మా అబ్బాయి మంచిగా చదువుతాడా అన్నింటిలో అవునా అండి ఇంటికి వచ్చినప్పుడు కూడా స్కూల్ నుంచి వచ్చి బుక్స్ ముందర వేసుకొని చదువుతాడు మంచిగా వాళ్ళ డాడీ కూడా మస్తు మెచ్చుకుంటాడు మార్క్స్ బాగా వచ్చినాయని మీరు ఇంకా మంచిగా చేసి మా అబ్బాయిని ఇంకా క్లెవర్ స్టూడెంట్గా చేయాలి చేయాలండి సరే అండి ఈ రోజు మిస్ అయిన క్లాసెస్ మళ్ళీ చెప్తారా అండి మరి మా అబ్బాయికి అదే అండి వాళ్ళ ఫ్రెండ్స్ మంచిగా చెప్పకపోతే టీచర్స్ హెల్ప్ చేయాలండి మరి సరే అండి థ్యాంక్ యూ